మా గ్రామంలో అయితే మేము చాలా ఆటలు ఆడుకుం ఆడుతాము అందులో కబడీ కోకో క్రికెట్ మొదలైన గేమ్స్ అన్ని కూడా మేము ఆడతాము అందులో నాకు తెలిసిన గేమ్ అయితే అన్ని తెలుసు మేము ఆడిన గేమ్ అయితే కోకో కోకో గేమ్లో తొమ్మిది మంది జట్టు కింద ఉంటారు అలా రెండు జట్లు ఉంటే ఒక జట్టు కూర్చొని ఆటాడితో ఒక జట్టు నిలుచుని ఆ ఆట ఆడతారు వాళ్ళు ఎలైక్ ఎలా అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక పోలీసు దొంగ కూర్చున్న వాళ్ళందరూ కూడా పోలీసులు ఆ పోలీస్ టీమ్ నుంచి ఒకరు ఉంటారు దొంగతనం నుంచి ఒకరు ఉండి

ఒకరు వచ్చి ఆట ఆడుతారు తన్ను పట్టుకోడానికి అతను ఎటువైపు వెల్న వీళ్ళు కో కొట్టుకుంటూ వచ్చి వచ్చి దొంగను పట్టుకోవాలి అట్లా మేము గేమ్ ఆడుకుంటాము ఈ గేమ్ అంటే మాకు చాలా ఇష్టం